ఒకప్పుడు పాత రోజులలో ఎక్కువగా యువత ఆటల మీద శ్రద్ధ చూపించేవారు అదే విధంగా చిన్నపిల్లలు కూడా ఎక్కువగా ఆటలపై శ్రద్ధ చూపించేవారు కానీ కాలక్రమేణా సాంకేతికంగా ఈ మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత పిల్లలు ఎవరు కూడా ఆటల మీద ఇంట్రస్ట్ చూపించడం లేదు దీని వల్ల ఫిజికల్గా మెంటల్గా కూడా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఎదుగుదల అనేది కూడా తగ్గిపోతుంది మనము స్కూల్ టైంలో ఇంటికి వచ్చిన తర్వాత కూడా పేరెంట్స్ ఎక్కువగా పిల్లలతో ఆటలు ఆడించి ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు మనము చూడగలుగుతాము